మాది మహబూబ్నగర్ జిల్లా అన్ని ప్రాంతాలతో పోలిస్తే మా ప్రాంతాల్లో కూడా పండుగలు అలానే ఉంటాయి అన్ని అలానే ఉంటాయి కానీ మా మా ప్రాంతంలో ఎట్లంటే జాతరలు ఎక్కువ ఉంటాయి ఎట్లా అంటే ఈ బతుకమ్మ బోనాలు వినాయక చవితి రాఖీ ఇవన్నీ అందరూ చేసుకున్న ట్టే మేంబి చేసుకుంటాం కానీ మా దిక్కేందంటే జాతర ఏంటంటే ఒక దేవుడికి ప్రత్యేకంగా ఆ దేవుడికి పూజించడం ఆ దేవుడి కోసమే కొన్ని రోజులను పూజలు చేసుడు ఇవన్నీ మా జాతరలైతాయి ఎట్లా అంటే జాతరలో ఒక్క దేవుడి గురించే కాదు మంచి ప్రశాంతత ఉంటుంది పిల్లలకు బొమ్మలు దొరుకుతాయి పెద్దవాళ్ళకు వాళ్లకు కావాల్సిన సామాన్లు అన్నీ దొరుకుతాయి జాతరలు ఎట్లా అంటే అమ్మవారి కైనా దేవుడికైనా ఎంత పూజ చేస్తామో అంతే భక్తి తోటి అంతే ఆనందంగా ఉండాలని కోరుకుంటాం అక్కడ ఎట్లా అంటే మామూలుగా ఏ ఊరు మామూ లుగా మా దిక్కు జాతర ఎట్లా అంటే నాలుగు రోజులు లేదా ఐదు రోజులు ఉంటుంది ఎట్లా అంటే పెద్ద పెద్ద ఆటలు వచ్చేవి జెయింట్ వీళ్ళు ఇవన్నీ వచ్చేవి ఎట్లా అంటే జాతర రోజు అమ్మవారిది రథం నడుపుతారు ఆవ్రతంలో అమ్మవారి దర్శనం అవుతుంది అందరికీ ఊరేగింపు అవుతుంది అమ్మవారిది ఎట్లా అంటే ఊరేగింపు అవుతుంది తర్వాత అందరూ ప్రజలంతా లోపల పోయి లోపల దర్శనం చేసుకుంటారు ఆ మూడు నాలుగు రోజులు మొత్తం అమ్మవారికి మాత్రమే అంకితం అన్నట్టు ఉంటుంది ఇంకా ఎట్లా అంటే మామూలుగా జాతర అనగా ఒకటి అమ్మవారి దర్శనం ఇట్లనో అన్నారు ఇంకొకటి ఏంటంటే ఉత్త అమ్మవారు ఉత్త గుళ్లోనే కాదు బయట కూడా చాలా మందికి పనులు దొరుకుతాయి ఎట్లా అంటే ఎక్కడెక్కడో ఎన్నెన్నో ఏవేవో చేసేటి వాళ్ళు ఉంటారు అంటే బొమ్మలు చేసే వాళ్లు అయినా గాజులు చేసే వాళ్లు అయినా లేక తినబడ్డారు చేసే వాళ్లు అయినా వీళ్లంతా ఎట్లా అంటే వీళ్లంతా ఇటు వచ్చి ఇక్కడ జాతర దగ్గరకు వచ్చి వాళ్ళు చేసినవి అన్నీ జాతరలో అమ్ముతారు ఎట్లా అంటే చిన్నపాటి చిన్నపాటి వాళ్ళ అమ్ముకోవడానికి పెట్టుకున్న దుకాణం లాగా ఆ మూడు నాలుగు రోజులు దర్శనానికి వచ్చే ప్రతి ఒక్క జనాలు దర్శనం కాకుండా వాళ్ళ అమ్మే వస్తువులను చూసి నచ్చినవి వాళ్ల మనసుకు నచ్చినవి తీసుకొని పోతారు అట్లా దర్శనానికి దర్శనం అవుతుంది కావాల్సిన సామాన్లు దొరుకుతాయి అలాంటప్పుడు కేవలం అమ్మవారికి ప్రజలకే కాదు అక్కడ పెట్టుకొని అమ్మే వాళ్ళ కూడా చాలా ఉపయోగపడుతుంది ఎట్లా అంటే అలా పెట్టేటి వాళ్ళకి ఎట్లా అంటే అమ్మవారి వల్ల వాళ్లకి ఒక చిన్న పాటి సహాయం అయినట్టు అవుతుంది ఇంకొకటి ఏంటంటే ఆటలు చిన్నపిల్లలకు జాతర అనగా ముందు గుర్తు వచ్చేవి ఆటలు మా దిక్కు అయితే ఎట్లా అంటే పెద్ద పెద్ద రంగు రంగుల రత్నం ఇవన్నీ ఎక్కి మంచిగా తిరిగి మళ్ళీ ఇక్కడ ఎట్లా అంటే జాతర అనగా ఆటలు వస్తువులు ఎలానో తిండి కూడా అట్లే ఉంటుంది మా దిక్కు ఎట్లా అంటే ప్రతి ఒక్కరకమైన తిండి కనిపిస్తుంది ఏదైనా కనిపిస్తుంది ఎక్కడన్నా కనిపిస్తుంది ఇంక మెయిన్గా అంటే పానీపూరి గవి అట్లాంటి చిన్న చిన్న సామాన్లు అయినా చిన్న చిన్న తిండైనా చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఇంక జాతరలో జాతరలో అనంగా కేవలం మన ఊరు వాళ్లే మనవాళ్లే అని కాదు ఏ ఊరోళ్లయిన రావచ్చు కొన్ని కొన్ని జాతరంటే చాలా పెద్ద జాతరలైతే ఎట్లా అంటే మాదిక్కు ఎటువాళ్లయినా రావచ్చు కొన్ని కొన్ని జాతరలో ఎట్లా అంటే చాలా పెద్ద జాతరలు అవుతాయి ఎట్లా అంటే మాదిక్కు ఏం ఏం జాతరలు అవుతాయి అంటే గంగాపురం జాతర మనం కొండ జాతర కురుమూర్తి జాతర ఇట్లా జాతరలైతూ ఉంటాయి ఎట్లా అంటే ఎక్కడెక్కడో వాళ్ళు దేవుని మొక్కడానికి ఆ ప్రాంతానికి వస్తారు అక్కడికి వస్తే ప్రతి ఒక్కరికి ఆ సంబరాల్లో పాల్గొనడానికి వీలు ఉంటుంది అలా అని అంటే వీళ్ళే పాల్గొనాల వీళ్ళే ఉండాలి అలానే ఏం లేదు ప్రతి ఒక్కరు ఆహ్వానితులే ప్రతి ఒక్కరూ రావచ్చు ప్రతి ఒక్కరూ చేయవచ్చుఅట్లా మన దగ్గర ఇవన్నీ ఉంటాయి ఇంకా దాని తర్వాత అంటే పండగలు బతుకమ్మ బోనాలు ఇవన్నీ ఇవన్నీ మన రాష్ట్రంలో పండుగలు కాదు ఇంటి పండుగలు లాగా ఎట్లా అంటే ఇంటింటికి ఒక్కొక్క పండుగ ఒక్కో రకంగా చేసుకుంటారు వీటితోపాటు మా దగ్గర ప్రత్యేకంగా ఏ పండగలు అంటే బొడ్రాయి పండుగ అంటే ఊరి పండుగ అంటారు అంటే ఊరిలోకి ఎవరైనా రావడానికి ఇంటి ఇంటి పడు ఇంటి ఆడపడుచు ఉంటుంది కదా ఆమె ఇంటి ఇంటి ఊరి బిడ్డ ఉంటుంది కదా వాళ్లంతా కలిసి ఊరిలో చేసే పండుగ ఎట్లా అంటే ఆ పండుగ మూడు రోజులు ఉంటుంది మూడు రోజులు ఆ ఊరిలో ఆ ఊరి బిడ్డలైన లేకపోతే కోడళ్ళు ఎవరైనా సరే ఆ ఊరిలో ఉండే ఆ మూడు రోజులు పండుగ చూసి మొదటి రోజు అమ్మవారి పూజ ఉంటుంది రెండవ రోజు కథ చెప్తారు మూడవ రోజు ఎట్లా అంటే కనుమ పండుగలాగా పండుగలాగా ఆ మూడు రోజులు ఊరిలోనే ఉండాలి మొదటి రోజు వచ్చిన వాళ్ళు మూడు రోజులు ఊరు దాటి వెళ్ళద్దు అట్లా మూడు రోజులు ఉండా ఊర్లోనే ఉండాలి తర్వాత చిన్న చిన్న పండగలు అంటే పూ అమ్మవారివి ఎట్లా అంటే ఇంటి పండుగల లాగా అంటే పెన్నమ్మ ఇవన్నీ పండుగలు మన ఊరిలో చేసుకునేవి ఒక్కొక్క ఊరికి ఒక్కో ఆచారం ఉంటుంది ఒక్కో పండుగలు ఉంటాయి మా దగ్గర ఎట్లా అంటే బోనాలు అంటే